పశు పెంపకంలో సాధారణంగా పెంచే జంతువులు ఆవులు మేకలు గొర్రెలు బర్రెలు కోళ్ళు కుక్కలు ఇలా చాలా మొదలైనవి ఉంటాయి ఒక రకమైన జంతువు ఉంటే మంచిదా లేకపోతే జంతువులన్నింటినీ కలిపి ఒకే దగ్గర ఉంచడం మంచిదా అనే దానికి వస్తే అది ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది అనే నేను చెప్తూ ఉంట చెప్పు చెప్ప చెప్పదలుచుకుంటున్నాను పశు పెంపకంలో సాధారణంగా ఎక్కువగా రైతులై రైతులు రైతులుంటే మాత్రం దం ఎక్కువగా ఆవులను ఎడ్లను పెంచుకుంటూ ఉంటారు ఎందుకంటే వారు వాటితో పని చేయించుకుని ఇంకా ఆవులతో అయితే పని చేయించుకుని అలాగే వాటితో పాలు కూడా తీసుకుంటారు కొంతమంది రైతులు కానీ కొంతమంది ప్రజలు కానీ మేకలను కానీ గొర్రెలను కానీ పెంచుకుంటారు ఎందుకు అంటే వాటి వాళ్ళకు అదే జీవనోది జీవన ఉపాధిగా ఉంటుందన్నమాట వాటిని పొద్దున్న ఇంకా మేపడం గడ్డికి కి గడ్డిమేపడం ఇంకా వచ్చి ఉన్నవాటి సాయంత్రం పాలొచ్చే వాటితో పాలు పితకడం వాటిని అమ్ముకోవడం వాటికి వాళు తాగడం ఇంకా అవి పెద్దవుతూ ఉంటే వాటిని అమ్మడం వల్ల వాళ్ళకు డబ్బులు వస్తాయి కాబట్టి కొంతమందికి అది ఎక్కువగా సా పెంచే వారికి అది జీవనోపాధిగా ఉంటుంది ఆవులు కానీ ఎడ్లు కానీ అంటే వాళ్ళు రైతులు ఎక్కువగా ఉంచుకుంటారు ఎందుకంటే వాళ్ళు పొలాల్లో పనిచేయించుకోవడానికి దున్నుకోడానికి కానీ సట్లు కొట్టుకోవడానికి కాని తోట పెట్టే ముందు పొలం పెట్టే ముందు పత్తి పెట్టే ముందు అవన్ని భూమి సాగు చేసుకోవడానికి ఎడ్లని ఎడ్లతో దున్నుతూ ఉంటారు కాబట్టి వాటిని ఎక్కువగా రైతులు పెంచుకుంటూ ఉంటారు కోళ్ళు అంటే ఇంక ప్రజలందరూ పల్లెటూర్లల్లో

ఉంటూ ఉంటే ఇంట్లో వేసే దినుసులు మా అస్ పొద్దున కొన్ని సాయంత్రం కొన్ని వేస్తూ ఉంటాం కాబట్టి అవే పెరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా కోడిని కోసుకుని తినాలనుకున్నప్పుడు ఎక్కువగా మని పైసలు ఖర్చు అవ్వదు అనేసి చాలావరకు పల్లెటూర్లల్లో ప్రజలందరూ కూడా కోళ్ళను పెంచుకుంటూ ఉంటారు ఇంక ఒకే రకమైన జంతువు ఉంటే మంచిదా లేకపోతే జంతువులన్నింటినీ కలిపి ఒకే దగ్గర ఉంచుకోవడం మంచిదా అని అంటే అంటే ప్రజలుకి ఎవరికైతే చెట్లు జంతువులు పశువులు అంటే ఇష్టముంటుందో వాళ్ళు అన్ని రకాలు పెంచుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాటికి కూడా వాళ్ళకు పెంచడం ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఆహారం కానీ వాటిని చూసుకోవడం కానీ అన్నింటిని వాటికి నచ్ వాళ్ళకు నచ్చుతుంది కాబట్టి అన్నీ చూసుకుంటారు ఒకవేళ వాళ్ళు ఎవరికైతే పెంచుకుంటారో వారికి నచ్చకపోతే వాటికి ఆ పశువులకు ఆహారం సరిగ్గా వెయ్యకపోతే వాటి ఆరోగ్యం సరిగ్గా చూసుకోకపోతే అవి అనేవి అనారోగ్యానికి చిక్ అనారోగ్యం బారిన పడతాయి కాబట్టి మనుషులకి ఎవరికైతే పెంచు పశువులు అంటే ఇష్టం ఉంటుందో వారు మాత్రమే అన్నింటిని పెంచుకోవడం మంచిదని నా అభిప్రాయము ఆధాయ వరుస్ వనరుగా ఏ అది ఎలా పని చేస్తుంది అంటే ఇందాక చెప్పినట్లుగా గొర్రెలు బర్రెలు ఇంకా మేకలను కూడా పెంచుకుంటారు బర్ ఇందాక గొర్రెలు చ్ గొర్రెలు మేకలు చెప్పాను కదా ఇప్పుడు బర్రెలు కూడా బర్రెలు కూడా కొంతమంది చాలా వరకు పెం పెంపకం చేస్తూ ఉంటారు పొద్దున్న దాంతో వాటిని గడ్డి వేపడానికి తీసుకెళ్తారు సాయంత్రం పొద్దున వచ్చాక పాలు పితికి వాటిని అమ్ముకుంటారు ఇంకా వాటికి వయసు అయిపోయాక అమ్ముకుంటారు సో అల వా అలా వాక కాబట్టి అలా వాటికి ఆ ప్రజలకు డబ్బులు వస్తాయి వాళ్ళకు అది జీవనోపాధిగా ఉంటుంది